నాకు ఆశక్తికరంగా అనిపించిన ప్రస్తుత విషయం లేదా వార్త అనగా ఏమనగా అంటే విషయాలు అయితే ఇలాగ కళాశాలలకు వెళ్ళేటప్పుడు ఏదన్న జరిగిన దానిని నాకు ఆశక్తిగా అనిపిస్తుంది ఇలాగ మా కళాశాలలో ఏవైనా ప్రొగ్రామ్స్ కూడా జరిగేటప్పుడు వావ్ చాలా విషయాలు ఇది పెద్ద విషయం నాకు ఆశక్తిగా అనిపిస్తుంది నేను చేయాలి చెందాలన్న ఆశక్తిగా అనిపిస్తుంది ఇలా వార్త విషయానికి వస్తే ఇలాగే వార్తలలోఏదైన విషయం వేసేటప్పుడు కూడా నాకు ఇలాగా పేదవాళ్ళకి ఇలాగా ఉన్న పరిస్థితి తెలియడంతో నాకు ఆశక్తి కలుగుతుం ఉండే ఇలా చేయాలి పేదవాళ్ళకు అలా చేయాలి అని నేను ఇంకా చదువుకున్న వయసు కాబట్టి నాకు ఇంకా అంతగా ఏమి చేయలేను నేను అలానే అనుకుంటాను నాకు అంత ఆసక్తికరంగా అనిపిస్తుంది ఏ విషయమైన సరే వా వార్తలలో కథనంగా చెప్పాలి అంటే వార్తలు ఎలా వేస్తారు ఎలాగ పంటలు ఇప్పుడు మనకు వచ్చిన వార్తలు అయితే పంటలు నాశనం అయిపోతున్నాయి అని చెప్తారు ఆ పంటల కోసం కూడా చెప్పేటప్పుడు నాకు ఆశక్తిగా అనిపిస్తుంది అయ్యో ఇలా పాడైపోతున్నాయి ఏమి చేయాలి ఏంటి లేకపోతే ధరలు ఎక్కువ అయిపోతున్నాయి అనేటప్పటికి మనకి ఆశక్తి కలుగుతుంది ధరలు ఎక్కువ అయిపోతున్నాయి మనకు త్వరగా వెళ్ళి పనులు కోనేసుకోవాలి చేయాలి అనేటటుంటిది కదా అలాంటి ఆశక్తి కలవడం మనకు వార్తా పేపర్లోనే కాకుండా వాతావరణం వార్తలలోనే కాకుండా పేపర్లోనే కాకుండా మనకు టీవీలలో కూడా చూపిస్తుంటారు ఇలా కాకపోతే మనం ఇలాగ వార్తలలో ఏదన్న విషయం ఏమనప్పుడు ఏదన్న సినిమా కానీ చూసిన అందులో మనకు ఆశక్తి కలిగి యా అన్నట్టుగా ఉంటుంది ఆశక్తిగా అనిపిస్తుంది అది మనకు చూడాలన్న చేయాలన్న ఆశక్తిగా ఉంటుంది అది మనకు మనం అన్ని విధాలుగాను ఆశక్తిగా అనిపిస్తుంది కథనంగా చెప్పాలి అంటే విషయాలు లేదా వార్తలు ఆశక్తికరంగానే ఉంటాయి రెండు రెండు కూడా ఆశక్తికరంగా అనిపిస్తాయి మనకు